రచనలు సృజనాత్మక భాగాన్ని సమతుల్యం చేయడానికి చాలా రకాల పుస్తకాలు చదవడం ఒక పద్ధతయితే వ్యాకరణం నిర్మాణం వంటి వాటిపై దృష్టి పెట్టడం మరో పద్ధతి సో అలాగే క్రియేటివ్ రైటింగ్ పైన కూడా కోర్స్ చేయడం వల్ల ఈ రెండింటి పైన పట్టు సాధించవచ్చు మరియు లోతుగా విశ్లేషణ చేయడం ద్వారా కూడా మనం సృజనాత్మకమైన రచనని చేయవచ్చు